నృత్యం ఎలా చేయడం మొదలుపెట్టానంటే మా స్కూళ్ళో చిన్నప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పెట్టేవాళ్ళు అందువల్ల నేను డ్యాన్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను అక్కడ్నే మాకు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ నేర్పించి మాకు స్కూళ్ళల్లో డ్యాన్స్లు ప్రోగ్రామ్స్ పెట్టేవారు